నమస్కారం గత వారం నేను ఉద్యోగానికి దరఖాస్తు పెట్టాను దానికి రేపు ఇంటర్వ్యూ ఉంది అక్కడ ఇంటర్వ్యూ అధికారులు ఇంటర్వ్యూ కొరకు ఆధార్ కార్డు అత్యవసరం అని చెప్పారు ప్రస్తుతం నా దగ్గర ఆధార్ కార్డు లేదు అందుకు నేను ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి మీ సేవా కేంద్రాన్ని సంప్రదించాలనుకున్నాను కానీ ఈరోజు ఆదివారం కావున మీ సేవా కేంద్రం అందుబాటులో లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు నాకు ఆధార్ కార్డు అత్యవసరం కాబట్టి నేను మీ దగ్గర నుంచి సలహాలు కోరుకుంటున్నాను నువ్వు ఏమైనా సహాయం చేస్తావని అడుగుతున్నాను నేను ఇప్పుడు ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఎవరిని సంప్రదించాలి ఏం ఫామ్ని నింపాలి ఎక్కడ సంప్రదించాలి ఎక్కడికి వెళ్ళాలి నేను ఇప్పుడు ఎలా చేయాలి ఆ ప్రక్రియలు నాకు నువ్వు కొంచెం చెప్తావని కోరుకుంటున్నాను